మ్యామ్ ఇక్కడ కోకోనట్ ఫార్మర్ ఎవరు మీరేనా ఓకే ఎట్ల ఇస్తారు ఇవి ఓకే ఓకే ఒకటి ఫిఫ్టీ ఒకటి తర్టీ ఆకివ్వరా అంటే మేము ఒక హండ్రెడ్ ఒక హండ్రెడ్ ఎయిటీ వరకు తీసుకుంటాం ఫార్టీ అంటే ఇప్పుడు నేనొచ్చినా మళ్ళీ వేరే కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటారు అందుకే వాళ్ళు కూడా ఎక్కువెక్కువ తీసుకొని వెళ్తారు అంటే వే ఫార్టీయా వేరే దగ్గర కూడా అడిగినాం వాళ్ళు ఇస్తామన్నారు గానీ కొంచెం మంచిగా లేకుండే అని మీ దగ్గర బాగుంటాయి మీరు ఓకే హండ్రెడ్ ఎయిటీ తీసుకుంటాం కదా మరీ ఫార్టీ అంటే ఎక్కువ టెన్నే కదా డిస్కౌంట్ తగ్గించింది ఫార్టీయా తర్టీ ఫైవ్ లాస్ట్ ఫార్టీయా ఇప్పుడు నేను కాక వేరే కస్టమర్స్ కూడా వస్తారు అందుకే వస్తారు గానీ మరీ ఫార్టీ అంటే ఎక్కువ అవుతుంది బయట అంతనే మీతో అంతనే ఎట్లా ఇంకా అవును క్వాలిటీ బాగుంది గానీ ఫార్టీ అంటే మేము ఎక్కువ తీసుకుంటున్నాం కదా ఎయిటీ హండ్రెడ్ ఫార్టీ మరి వేరే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి కూడా ఫార్టీ ఇస్తారా ఓకే ఓకే త్యాంక్ యూ మ్యామ్ త్యాంక్ యూ